నేను నేను ఇటీవల ఒక బ్యాగ్ను పోగొట్టుకున్నాను ఆ బ్యాగ్లో విలువైన వస్తువులు అలాగే నా సెల్ ఫోను ఉంది నేను ఒక ట్యాక్సీలో ఎక్కాను ఆ టాక్సీ నేను ఓలా యాప్లో క్యాబ్ బుక్ చేసుకున్నాను క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ నాకు గమ్యానికి చేరుకున్నాక ఆ ట్యాక్సీ నుండి దిగాను ఆ ట్యాక్సీ నుండి దిగాక దిగిన తర్వాత వెంటనే నేను నా పని మీద నేను లోపలికి వెళ్ళి పోయాను నేను లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికి నా బ్యాగ్ నేను ఎక్కడో పోగొట్టుకున్నాను అది ఎక్కడ పోగొట్టుకున్నానో నాకు తెలియడం లేదు నేను చివరిగా ఎక్కిన క్యాబ్ మాత్రమే నాకు గుర్తుంది ఆ క్యాబ్ ఎక్కడో ఇప్పుడు ఎక్కడ ఉందో నాకు తెలియదు ఏం చేయాలనుకున్నప్పుడు ఓలా యాప్ ద్వారా ఈ ఈ నేను ఎక్కిన ఈ క్యాబ్ ఎక్కడ ఉందో నేను తెలుసుకున్నాను ఈ ఓలా యా ఓలా యాప్ నాకు చాలా సహాయపడింది ఎందుకంటే చివరిగా నేను ఎక్కిన వాహనం ఎక్కడుందో నాకు తెలిసింది నేను ఓలా యాప్ ద్వారా ఆ క్యాబ్ దగ్గరికి వెళ్ళాను నేను చివరిగా ప్రయాణం చేసింది ఈ ట్యాక్సీలోనే అని నేను నాకు నేను ఏదైతే చివరిగా నేను ట్యాక్సీ ఎక్కానో ఓలా యాప్ ద్వారా అ ట్యాక్సీ దగ్గరికి వెళ్ళాను ఆ ట్యాక్సీలో ఉన్న డ్రైవర్తో నేను మాట్లాడాను నేను చివరిగా ఎక్కింది నీ క్యాబ్లోనే దయచేసి లోపల నా బ్యాగ్ నేను మర్చిపోయాను ఉందో లేదో చూడండి ఆయనను అడగగా ఆయన అవును మేడం మీ బ్యాగ్ ఇక్కడే ఉంది అని చెప్పి నాకు ఇచ్చారు ఇలా నేను పోగొట్టుకున్న నా బ్యాగ్ను వెతికేందుకు చివరిగా ప్రయాణం చేసిన ట్యాక్సీ ఎక్కడుందో నాకు తెలుసుకోవడానికి ఈ ఓలా యాప్ నాకు చాలా సహాయపడింది ఈ ఓలా యాప్కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను కృతజ్ఞతలు